చెప్పండి సార్ మీకు ఏ డిటల్స్ కాగాని క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మీదొకటి ఫోటో కాగావాలి మళ్ళీ మీది ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డుదండి లేకపోతే అవసరం లేదు ఇక్కడ ఒక ఫామ్ ఫిల్లప్ చేయాలి అట్టే మీ ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది తీసుకోనండి అది లేకపోతే మీరు రిలేటివ్స్లో ఎవరిగా ఒకాలంటది చూసిరరా అదన్నది తీసుకోంండి అది తీసుకొ వస్తే ఇక్కడ పాంపులచ్చేసి మేము పైకి పంపిస్తాం అది ఓకే అయిన తర్వాత మళ్ళీ మీకొస్తది ఆ జీరాక్సులు జరిపోద్ది ఒరిజల్ మీకుంత ఏం అవసం లేదు కాల్ జీరాక్కులు కూడా జరిపోద్ది పాస్పోర్ట్ ఒకటిది ఏర్పోతదండి ఒక పాస్పోర్ట్ అ సరిపోతది రీసంట్ అేదేండి పాత పోద్దు పాతయ పెడితే రిజెక్ట్ అయితే క్యాండెట్ ఉండాలి కదా ఇక్కడ ఎన్క్వరీ జరుగుతది కదా కంప్లైంట్య్యలేదు కాాళ మనం మళని చూసి ఆ ీటెయిల్స్ అన్ని కరెక్ట్గా కదా ఎన్క్వైీ చేసి అప్పు ఇస్తామన మనం క్యాడిడేట్ లేకపోతే పర్లేదు ఇక్కడ ఎన్క్వైరీ కూడా చేస్తాం కదా ఆధార్ కార్డ్ ఆ డీటెయిల్స్ అన్నయితే తీసుకోనిండి పాన్ కార్డు ఒకటి రేషన్ కార్డు ఓల్డ్ క్యాష్ ఉంటే క్యాష్ తీసుకోనండి అది లేకపోతే మీ రిలేటివ్స్ ఫాదర్దో బ్రదర్దో ఉంటది కదా అది తీసుకోందండి

ఓకే